నాకు ప్రోమో కోడ్ ద్వారా ఏదైనా తగ్గింపు వస్తుంది అంటే నేను ఆ ప్రోమో కాడ్ను ఉపయోగిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా నేను వాడేది వాహనాలు ర్యాపిడో అనే ఒక యాప్ని వాడతాను అందులో నాకు చాలా ప్రొమో కోడ్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనం వాడే యూపీఐ యాప్లు వలన మనకి కొన్ని ప్రొమో కోడ్లు వస్తాయి అవి మనం కరెక్ట్గా వాడాలి ఆ ప్రొమో కోడ్లు వలన మనకి ఆ వాహనాలకు ఉన్న డబ్బులు తగ్గింపు జరుగుతుంది నేను ఎక్కువ వాడే యాప్ ర్యాపిడో ఆ ర్యాపిడోలో మనము కావాల్సిన వాహనాలు ఉంటాయి మోటర్సైకిల్ కారు ఆటో లాంటివి మూడు రకాల అయిన వాహనాలు ర్యాపిడో యాప్ కలిగిస్తుంది ర్యాపిడోలో ప్రోమో కోడ్లు చాలా ఉంటాయి అవి మనకి సరిగ్గా వాడుకోవాలి ప్రోమో కోడ్లు వలన మనకి కొద్దిగా డబ్బులు తగ్గుతాయి